చిన్నప్పుడు నా స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటే భౌతికశాస్త్రం భౌతికశాస్త్రం నాకు ఇష్టపడడానికి కారణం ఏంటంటే అప్పుడు నేను నేర్చుకునే సమయంలో మా అధ్యాపకురాలు మాకు ఎలా నేర్పించే వారంటే చుట్టు ఉన్న వస్తువులు జరుగుతున్న విషయాలను చూపించి భౌతిక శాస్త్రం నేర్పించేవారు దానివల్ల నాకు అది నేర్చుకోవాలని ఉత్సుకత ఉత్సుకత ఇంకా ఎక్కువ పెరిగి ఉండేది ఆ ఆటే అప్పు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు కూడా నాకు భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం భౌతిక శాస్త్రం వల్ల మనకు మన చుట్టు జరిగే విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి